ఇప్పుడు సాంప్రదాయ వంటలు అంటే ఇప్పుడు రాగులు కొర్రలు ఇవి ఉన్నాయి కదా సద్దలు ఇట్లాంటివి సద్దలు తీసుకొని మనం వేయించి పిండి చేసి ద రొట్టె చేసుకోవచ్చు రొట్టె చేసినా బాగుంటుంది తింటానికి అలాగే రాగులతో కూడా రొట్టె చేయచ్చు నెక్స్ట్ తర్వాత బెల్లం వాడి రాగులతో రొట్టెలు చెయ్యచ్చు ఈ ఈ సద్దలతో కూడా రొట్టెలు చెయ్యచ్చు బెల్లంతో వాడి మామూలుగా స్నాక్స్ టైంలో ఎరగడ్డలు వేసి చేస్తాము అట్లా రకరకాలు ప్రయోగాలు చేసి మేము వాడుతూనే ఉన్నాము బాగా ఉంటాయి పాత వంటలు పాత కాలంవి ఇప్పుడు మామూలుగా చపాతీలు ఇవి వాడుతాం కదా గోధుమలు ఇవి ముఖ్యంగా రాగులు జొన్నలు సద్దలు ఈ ప్రయోగాలన్నీ ఇప్పుడు చేస్తా ఉన్నాము ఇప్పుడు పా పాత కాలపు వంటలు ఈ టీవిలో ఫోన్లో అంతా చూసి సాంప్రదాయ వంటల్ని మనం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మనం కూడా ఉపయోగిచ్చుకోవాలని చెప్పి అరికలు సామలు అవన్నీ వాడుతున్నాము ఇప్పుడు బాగా ఉన్నాయి